భారతదేశంలోని వివిధ ప్రాంతాల జానపద సంగీతం కూడా చాలా వైవిధ్యంగా ఉంటుంది మా ప్రాంతంలోని సాధారణ జానపద సంగీత శైలి ఏమిటి అంటే జానపద పాటలు సముద్రపు గుడిసెలు కళా పాటలు వీణ పాటలు మరియు మరిన్ని ఉన్నాయి ప్రపంచంలోనే పురాతన పాటలలో ఒకటి క్రీస్తుపూర్వం పద్నాలుగు వందలు సీరియలో కనుగొనబడింది అప్పటి నుండి ప్రపంచ ప్రతీ సంస్కృతి చరిత్ర నుండి పాటలను పంచుకోవడం ద్వారా అనుసంధానించబడింది శతాబ్దాలుగా లెక్కలేనన్ని రకాల శైలులలో పాటలు సృష్టించబడ్డాయి పాటల చరిత్ర అంతటా లిఖిత సాహిత్యం లేదా జానపద పాటలు పాటల చరిత్ర అంతట లిఖిత సాహిత్యం లేదా షీట్ మ్యూజిక్ ఎల్లప్పుడు అవకాశాలు లేవు పాటలు ఒక ఒక తరం నుండి మరొక తరానికి మౌలికంగా అందించబడినప్పుడు పాట శైలిని సాధారణంగా జానపద పాటగా సూచిస్తారు కొన్నిసార్లు సాంప్రదాయ పాటలు అని పిలువబడే జానపద పాటలు సామాన్య ప్రజల కార్యకలాపంను మరియు వారి జీవితాలను ప్రతిభింబిస్తాయి కొన్నిసార్లు సంగీత పండితులు లేదా తరువాతి స్వర స్వరకర్తలు వాటిని వ్రాసేముందు జానపద పాటలు దశాబ్దాలుగా ఉంటాయి విషయం ఏమిటి విషయం ఏమిటంటే మొదలైన వా సందర్భాల్లో పాడతారు వాటి విషయం ఏమిటి అంటే వాటి విషయం ఫెస్ట్ ఫెస్టివల్స్లో ఫెస్టివల్స్లో సాంగ్స్ పా పాడతారు ఫెస్టివల్ సాంగ్స్ పాడతారు మ్యారేజ్ మ్యారేజ్కి వెళ్ మ్యారేజ్కి వెళ్ళడ మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు బస్లో ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఎంజాయ్ చేసేటప్పుడు బస్లో సాంగ్స్ పెట్టుకుని సాంగ్స్ పాడుతూ డ్రైవింగ్ చేసేటప్పు డ్రైవింగ్ చేస్తారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొత్తగా గృహప్రవేశం జరిగే జరిగినప్పుడు హనుమాన్ చాలీసా అని హనుమాన్ చాలీసా స్టార్ట్ చేస్తా పాట అంటే ఏమిటి ప్రాధమికంగా పాట అనేది ఒక చిన్న సంగీత భాగం సాధారణంగా పాదాలతో ఉంటుంది ఇది శ్రావణీయ శ్రావణీత మరియు గాత్రాలను మిళితం చేస్తుంది అయితే కొంతమంది స్వరకర్తలు పదాలు లేకుండా వాయిద్య భాగాలను లేదా సంగీత రచలను పాట అనే పదం చాలా కాలంగా ఉంది మరియు ఇది పాత ఇంగ్లీష్ మరియు పాత నాస్ భాషలకు తిరిగి అనుసంధానించబడింది ఉన్ ఉంది అటువంటి చరిత్ర సూచించినట్లుగా పాటలు అనేక ప్రయోజనాలు కోసం వ్యక్తపరచడానికి లేదా విశ్వాసంపై నమ్మకాన్ని తెలియజేయడానికి వీటిని సాంప్రదాయ లేదా జానపద పాటలని పిలుస్తారు మరియు అవి సామాన్య ప్రజల జీవితం మరియు కార్యకలాపాలను ప్రతిబింబిస్తాయి